ఇటివల కాలంలో మేము వాడే గూగుల్ పే ఫోన్పే యాపిల్పే అన్ని చాలా ఉపయోగకరంగా అనిపిస్తుంది వీలైనంత తొందరగా పని జరగడం మనం వెళ్ళ లేకున్నా ఆన్లైన్లో డబ్బులు పంపించడం అనేది చాలా మంచిగా అనిపిస్తుంది డబ్బుల మీద ఎలాంటి సందేహం లేదు ఎంత దూరంలో ఉన్న కూడా తొందరగా డబ్బులు పంపించడం అనేది చాలా బాగుంది డబ్బుల మీద ఎలాంటి భయం ఎలాంటి సందేహం లేదు అనుమానాలు అసలే లేవు బాగుంది